నేను జరుపుకొనే కొన్ని సాంస్కృతిక ఉత్సవాల్లో ముఖ్యమైనవి దసరా దసరా అనేది భారతదేశంలోనే అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటి ఇది ఒక రాక్షస రాజు రావణుని పై రాముడు విజయాన్ని జరుపుకుంటుంది దసరా రోజున ప్రజలు హారతిలు ఇస్తారు పూజలు చేస్తారు మరియు రాముడి కథలను కూడా చదువుతారు అదేవిధంగా దీపావళి దీపావళి అనేది భారతదేశంలోనే మరొక ప్రముఖ పండుగ ఇది నూతన సంవత్సరం మరియు విజయాన్ని జరుపుకుంటుంది దివాళీ రోజున ప్రజలు ఇళ్ళను అలంకరించుకొని దీపాలతో వెలిగిస్తారు మరియు స్నేహితులు కుటుంబ సభ్యులు సందర్శిస్తారు అదేవిధంగా హోలీ హోలీ అనేది భారతదేశంలోని ఒక సంప్రదాయ పండుగ ఇది వసంతకాలపు ఆగమనాన్ని మరియు శత్రుత్వాన్ని ఓడించడాన్ని జరుపుకుంటుంది హోలీ రోజున ప్రజలు ఒకటి ఒకరిపై ఒకరు రంగులు చిలకరిస్తారు స్నేహాన్ని ఐక్యతను పెంపొందించుకుంటారు ఈ పండుగల రోజున నేను నా కుటుంబం మరియు స్నేహితుల దగ్గర కలిసి అందరము సమయం గడుపుతాము ఆహారం తినడం పాటలు పాడ్డం నాట్యం చేయడం మరి కథలు చెప్పుకోవడం వంటివి చేస్తాము మేము కొన్నిసార్లు పండగల సంబంధించిన ప్రత్యేక కార్యక్రమాలను కూడా హాజరవుతాము ఈ పండగల్ నాకు నా సంస్కృతి మరియు వ్యక్తిత్వాన్ని తెలుసుకోవటంతో సహాయపడుతుంది